ప్రపంచంలో చాలామంది కళలు చేతి పనులు లేదా కుండలు చేయడం వడ్రంగి పని చేయడం మీద ఆధారంగా ఉన్నారు వంద మందిని వంద పర్సెంట్లో వంద శాతంలో అరవై డెబ్భై శాతం వక్ మంది వ్యక్తులు చేతి పనులు కుండలు తయారు చేయడం కార్పెంటరీ వాటి మీద ఆధారపడి ఉంటున్నారు ఈ విధంగా వారు తమ వృత్తులను చేసుకుంటూ నిమగ్నమై ఉంటున్నారు ప్రపంచంలో వంద మందిలో వంద జనాభస వంద పర్సెంటేజ్లో డెబ్భై ఎనభై శాతం ఖచ్చితంగా కళలు చేతి పనులు వడ్రంగి పనులు చేసేవాళ్ళు ఉన్నారు